క్రీడలలో స్పాన్సర్షిప్ ప్రకటన పాత్రను చాలా వరకు ప్రభావితం చేస్తాయి ఎందుకనగా క్రీడలలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెద్ద పెద్ద వాళ్ళని తీసుకు వచ్చి ప్రచారం చేస్తారు దానివల్ల క్రీడలకు ఎంతో ప్రచారం చేకూరి ప్రతి ఒక్కరు ఆ క్రీడని చూడటానికి ఇష్టపడతారు దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఎంతో ఉంటుంది టీవీలు ప్ర ప్రముఖ పారిశ్రామికవేత్తలు వీళ్లు అందరు ప్రచారం చేయటం వల్ల ఈ యొక్క క్రీడకు ఎంతో ప్రాధాన్యత చేకూరుతుంది దానివల్ల స్పాన్సర్షిప్ ఇవ్వటానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు చూసిన టీ చూసిన ప్రతి ఒక్కరు క్రీడని ఇష్టపడతారు దానివల్ల టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగి స్పాన్సర్షిప్లో వాళ్ళకి ఆట గెలిచినా ఓడిన చాలా వరకు లాభాలు వస్తాయి ఇది ఒక వ్యాపార ఒక లక్షణం క్రీడలలో